డ్రైవింగ్ ఒక కళారూపం వాటిని మీకు ఆధర్మం చేసే పరిసరాలు మరియు ప్రభావాలు ఉంటాయి డ్రైవింగ్ మరియు కళాకారాల వికాసానికి ఆశలు చాలా ముఖ్యమైనవి అదివిశేషంగా మీకు ఆసక్తి కలిగించిన కారణాలు మరియు మీ చాలామంది ఆధర్మలను అందిస్తాయి కొత్తగా ఆశలను వాటిపై మాట్లాడిపోయిన డ్రైవింగ్ మీరు ప్రభుత్వం పెట్టుకోవడానికి వాటిపై పరీక్షణలు ఖచ్చితంగా ఉండాలి మొదటిది ప్రారంభం డ్రైవింగ్ ప్రారంభించడానికి నాకు ఏమైనా ప్రయాణం దొరికింది నన్ను ఆకర్షించే ఆకృతులూ రంగులూ మలియు పకృతి అవగాహనలు అందించిన వారి చిత్రాలను చూసి నాకు అహాదరనం కలిగించింది రెండవది కళాశాలకు చేరిన చిన్న ప్రయాణాలు నాకు కావలసిన దానికంటే తక్కువ కాలం పట్టింది ప్రారంభంలో నాకు కళాశాలను చేరిన అనేక చిన్న ప్రయాణాలు దొరికాయి మూడవది సాంకేతిక కాలక ఆసక్తి నాకు సాంకేతిక కాలుక ప్రవేశించిన వివిధ ప్రకాల చిత్రాలను చూడటం మరియు అవి ఎలా సృష్టించబడుతున్నాయి అనేది నాకు ఆదురణ కనుగోసాగింది నాల్గవది పకృతి అవగాహన డ్రైవింగ్ కాళీకినీ నాకు ప్రకృతి అవగాహన పరిచే అవకాశం ఉంది నాకు పశువులు పకృతిక దృశ్యాలు అనేక రకాల ప్రాంగణలు మరియు పకృతి యోగతరాలను డ్రైవింగ్లో ఉంచడం మరియు చేయడం ఇవి నాకు ప్రతీ సమయంలో కోరుకు ముఖ్యం అయిదవది పతీరోజూ డ్రైవింగ్ నాకు డ్రైవింగ్ పై నవగాహన ఉంది పతీరోజు సహాయం సమయం కలిగినకు నాకు సంతోషం కలిగించేది పదిరోజులు డ్రైవింగ్ చేయడం వల్ల